ఆంధ్రప్రదేశ్లో పర్యటించేటప్పుడు పర్యాటకులు ప్రయత్నించగల ప్రసిద్ధ బహిరంగ వినోద భరిత కార్య క కలాపాలు లేదా సహాయ పడుతుంది ఆంధ్రప్రదేశ్లో పర్యటనకు అనేక బహిరంగ వినోద భరిత కార్యకలాపాలు మరియు సహస క్రీడలు ఉన్నాయి అవి ఏమిటి అంటే రివర్ ర్యాఫ్టింగ్ ఆంధ్రప్రదేశ్లో నదులు మరియు అలాండలు అనేక స్థలాల్లో దొరుకుతున్నాయి వీలో రివర్ ర్యాఫ్టింగ్ అనే సహస కార్యాకల్పం ప్రముఖం పర్యాటకులు నదుల మీద ర్యాఫ్టింగ్ చేస్తుంటారు అద్వితీయ అనుభవాలు పొందుతుంది ఇంకా పర్యాటకులు చాలా మంది బోట్ ఎక్కి నదులపైన చాలా ఆనందిస్తారు ఇంకా పర్యాటకులు చిన్న చిన్న బోట్ల మీద చాలా స్టంట్లు అవి సాహసాలు చేస్తూ ఉంటారు ఇంకా చూడవలసింది ఇంకోటి ఏమిటి అంటే ఇందిరా గాంధీ జూ జూలాజికల్ పార్క్ ఇందిరా గాంధీ పార్క్ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులలో ప్రముఖ ఆకర్షణ స్థలం ఇక్కడ పర్యాటకులు జులా రైడ్స్ బడుగుల వినోద కార్యకలాపాలను ఆసక్తిగా పర్యటించడం మరియు ఆనందించడం అవసరం ఇంకా మౌంటైన్ బైకింగ్ ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలలో పర్యాటకులు మౌంటైన్ బైకింగ్ చేస్తుంటారు ఆకర్షణ స్థలాలలో అవినీతిగా ప్రదర్శన చేస్తుంటారు మరియు ప్రకృతి ప్రేమికులుకులుగా అవసరం పరిచయం ఉంది వీటిలో ఇంకా చాలా మనకి హైల్యాండ్ అని వండర్లా అని వాటిలో మనకి చాలా ఆనందం కలిగించే రైడ్లు అవన్నీ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో మనకి అవన్నీ చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి చాలా పార్కులు ఉంటాయి చాలా బీచ్లు ఉంటాయి సముద్రాలు ఉంటాయి చూడవల్సినవి మనకి ఆంధ్రప్రదేశ్లో చాలా అంటే చాలా ఉంటాయి